హలో హలో నమస్తే అండీ నేను అంకిత్ వాళ్ళ మదర్ను అండి బాబు బాబుని ఊరు తీసుకెళ్తున్నామండి కొంచెం ఒక ఫోర్ డేస్ లీవ్ కావాలండి నెక్స్ట్ వీక్లో హలో అంటే మళ్ళీ వచ్చిన తర్వాత రాయించకూడదా అండి

అలాగేనండి ఇంట్లో నేను ప్రిపేర్ చేయించి వచ్చిన తర్వాత ఏమైనా ఎగ్జామ్ పెట్టడానికి వీలవుతుందా అండి

ఓకే బాబుని కొంచెం కేర్ తీసుకోండి ఇంట్లో సరిగా అంటే రైటింగ్ కానీ అది కానీ అంతా ప్రాక్టీస్ అది సరిగా ఉండట్లేదు కొంచెం ఆ క్లాస్ టీచర్స్ ఎవరు ఉంటారో ఏంటో వాళ్ళకి చెప్పండి కొంచెం కేర్ తీసుకోమని చదివించడం కానీ హ్యాండ్ రైటింగ్ కానీ అట్లాగా ఏ ఏ ఎగ్జామ్స్ ఉన్నాయండి నెక్స్ట్ వీక్లో ఫైనల్ ఎగ్జామ్స్ అండి ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్ ఉంటాయా అండి ఇంకా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర మేము చదివిస్తామండి అయితే ఎగ్జామ్స్కి

ఏ క్లాస్ టీచర్ ఎవరండీ బాబుకి ఓకే ఇంగ్లీష్ టీచర్ పేరు ఏంటండి ఓకే అండి నేను ఒకసారి మేడంతో కూడా కలిసి వీలైతే మాట్లాడతానండి కొంచెం కేర్ తీసుకోమని మీరు కూడా చెప్పండి